నన్ను ఆకర్షించే ఇతర మతాలు అనేకము ఉన్నాయి ప్రతిమతం ఒక విలక్షణమైన తత్వశాస్త్రాన్ని జీవన విధానాన్ని మరియు మానవత విలువలను కలిగి ఉంటుంది మతాలు మనిషికి ఆదర్శాత్మిక బలాన్ని జీవితం పట్ల గాఢమైన అర్థాన్ని అందిస్తాయి అన్ని మతాలను గౌరవంగా పరిశీలించడం ద్వారా మానవ జీవితాన్ని విస్తృతంగా అర్థం చేసుకోవచ్చు నన్ను ఆకర్షించే ఇతర మతాలు బౌద్ధ మతం ఇస్లాం మతం జైైన మతం సిక్కు మతం ఇతర మతాల నుండి నేర్చుకున్న విషయాలు బౌద్ధ మతం నుండి నేర్చుకున్నది అహింస మౌనం ధ్యానం మరియు మధ్య మార్గం అనే జీవన దృక్కోణాన్ని గౌతమ బుద్ధుడు ఉపాదించడానికి కాన్ని అర్థం చేసుకోవడం అనే సిద్ధాంతం జీవ జీవితానికి గొప్ప మార్గదర్శకం ఇతర మతాలకు చెందిన పండుగలను నేను జరుపుకునేవి క్రిస్మస్ రంజాన్ వేసవ పౌర్ణమి గురునానక్ జయంతి పురుక్షణ ఈ పండుగలకు కేవలం సాంప్రదాయాలు కాకుండా మనసు శాంతిని పరస్పర గౌరవాన్ని ప్రేమను పెంపొందించే సందర్భాలుగా భావిస్తున్నాను మత భిన్నతంలో ఏకాత్వాన్ని చూస్తూ ప్రతిమతాల్ని గౌరవిస్తే దృక్కోణాన్ని నేర్చుకోవడం నిజమైన మానవత మార్గం యేసుక్రీస్తు జ జన్మదినం ప్రేమ గుర్తుగా జరుపుతారు ఉపవాసానికి అనంతరం జరుపుకునే ఆనందోత్సవం రంజాన్ పండుగ బుద్ధుని జననం బోధన మరియు పర్వ నివారణాన్ని గుర్తుగా జరుపుకునేది వేేశవ పౌర్ణమి